తెలుగులో నాకు బిగ్బాస్ అంటే చాలా ఇష్టం ఇది ఒక డచ్ రియాల్టీ షో బిగ్ బ్రదర్ ఆధారంగా చేసుకుని రూపొందించబడింది అయితే సాధారణంగా ఈ బిగ్బాస్ ఎలా ఆడతారంటే సెలబ్రిటీలు సాధారణ ప్రజలు సుమారు పద్నాలుగు నుంచి పదహారు మందిని పోటీదారులని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఒక ఇంట్లో బంధించి ఉంటారనమాట అంటే వాళ్ళకి ఇంకా బయటి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా లోపలే వాళ్ళని ఉంచుతారు వారికి బయట ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేకుండా ఫోన్లు ఇంటర్నెట్టు న్యూసు అలాంటివి లేకుండా ఏ టైం అయిందో ఏమీ తెలియకుండా ఒక ఇంట్లో మూసేసి ఉంటారు అయితే పోటీదారులు కెమెరాలతో మైక్రో ఫోన్లతో ఇరవై నాలుగు గంటలు ఇంక గమనించబడుతూ ఉంటారు అయితే ప్రతీవారం వారు టాస్క్లు పూర్తి చేస్తుంటారు అంటే వాళ్ళకంటూ ఒక గేమ్ లాంటిది పెట్టి వాళ్ళతో ఆడిపిస్తూ ఉంటారనమాట దానివల్ల దాంట్లో గెలిచిన దాని ప్రకారం వాళ్ళు కి స్కోరు అనేది ఇస్తూ ఉంటారు అంతే కాకుండా వాళ్ళ ఆడే రీతిని బట్టి పక్కన ఉన్న ప్రజలు కూడా కంటెస్ట్లు కూడా వాళ్ళని సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు కెప్టెన్ కింద కూడా అవుతారు అంతేకాకుండా చూస్తున్న మనము అంటే వీవర్స్ ఉంటారు కదా వాళ్ళేమో ఫోన్ల నుంచి ప్రేక్షకులు తమకు ఇష్టమైన పోటీదారునికి ఎస్ఎంఎస్ ద్వారా ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుతూ ఉంటారు అయితే ప్రతివారం వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేసాక హోస్ట్తో ఒక మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో వాళ్ళు చేసిన తప్పొప్పుల గురించి మాట్లాడుతు ఉంటారు అయితే బిగ్బాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హోస్టు ఇప్పటిదాకా చాలా సీజన్స్ జరిగినాయి దాంట్లో ముఖ్యంగా ఉన్నది నాగార్జున గారు అక్కినేని నాగార్జున సీజన్ త్రీ నుంచి ఆకర్షమైన హోస్ట్గా ఉన్నారు అయితే షోకి తనదైన తెలివిని జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు అలా కాకుండా ఇంకా ఎన్టీఆరు నాని వీళ్ళు కూడా చాలాసార్లు హోస్ట్ కింద చేశారు అయితే సీజన్ ఫైవ్లో ఉల్టాపల్టా అని ట్విస్ట్ను ప్రవేశపెట్టి అక్కడ వారాల రోజులు అవుతాయి మరియు ఇంకా చాలా బాగా వాళ్ళతో ఎక్కువసేపు ఆడిపిస్తుంటారు అయితే నాటకం మరియు ఇన్ట్రక్యూలు అంటే వాళ్ళలో వాళ్ళు ఇంకా కొట్టుకోవడం అలాగా చేయడం అవన్నీ కొంతమంది ఏమో నిజంగా చేయరు అయన్నీ ముందే రాసుకొని చెప్తూ ఉంటారంటారు అదైతే ఎంతవరకు నిజమో కానీ నాకైతే ఆ షో అంటే చాలా ఇష్టము వీటిల్లో సీజన్ వన్లోనేమో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ కింద వచ్చారు అయితే సీజన్ త్రీ లోనేమో నాగార్జున గారు హోస్ట్ కింద వచ్చారు అయితే సీజన్ ఫైవ్లోనేమో ఉల్టా పల్టా అని ట్విస్ట్లు సన్నని విజయం మరియు అలాగా చాలా బాగా చేశారు కాకపోతే ఇంకా ఉండేకొద్దీ దాన్ని చూడ్డం తగ్గించేస్తున్నారు కానీ నాకైతే మాత్రం చాలా ఇష్టము కొంతమందికి ఇష్టం ఉండదు ఆ షో అంటే ఏం ఉండదు వాళ్ళు తినడం కొట్టుకోవడం ఉంటదంటారు కానీ చూసేవాళ్ళకి నాకు తెలుస్తుంది నేనైతే ఇప్పటికీ చాలాసార్లు నాకు ఇష్టమైన వ్యక్తులకి ఓట్లు వేశాను కొంతమంది గెలిచారు ఇప్పుడు వరకు కొంతమందికి నేను ఓట్లు వేసినోళ్ళు కొంతమంది ఓడిపోయారు కానీ నేను ఎన్నడూ నిరాశ పొందలేదు అది మళ్ళీ ఇంకా మొన్నే ఒకటి అయ్యింది మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందా అని వేచి చూస్తూ ఉన్నాను